నార్మల్గా మా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఎట్లా అంటే ఎట్లా చేస్తాను అంటే వాళ్ళని పలకరించి మంచిగా వాళ్లతో మాట్లాడి గ్లాస్ మంచినీళ్లు ఇచ్చి తాగడానికి ఇస్తాము తర్వాత కుర్చీలు వేసి కూర్చోబెట్టి మంచిగా మంచం వేసి కూర్చోబెడతాము వాళ్లతో కబుర్లు ఆడుకుంటాం బాధలు దుఃఖాలు సుఖాలు ఏమైనా ఉంటే పంచుకుంటాము వాళ్ళతోని మంచిగా ముచ్చట్లు ఆడుకుంటాము వాళ్లకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడుతాము ఇంకా అదే టైంలో కొద్దిసేపు ఆ కబుర్లో మునిగిపోయి ఏడుస్తాము బాధపడతాము

నువ్వులు ఇంకా మిరియాలు దాల్చిన చెక్క ఇవన్నీ దంచి పెట్టుకున్న సాజీర కూడా నార్మల్గా దంచి పెట్టుకున్న అనమాట తర్వాత బియ్యం నానేలోపే ఇంకా చికెన్ కర్రీ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన మంచిగా వాటర్ అన్ని పోయిన తర్వాత చికెన్ కర్రీలో స్మెల్ రాకుండా మంచిగా తుడుచు తుడిచిపెట్టుకొని గిన్నెలో మంచిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత జీలకర్ర పోపు దినుసులు వేసిన అందులోనే మంచిగా ఆనియన్స్ కట్ చేసుకుని అందులో వేసినా మంచిగా ఆనియన్స్ కాగేలోపు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు కొ కరివేపాకు కూడా వేసిన పచ్చిమిర్చి వేసిన ఇంకా ఏం చేశానంటే ఇది పసుపు వేసి మంచిగా కాగిన తర్వాత ఉప్పు వేసిన మూడు గంటలు మంచిగా ఉడికిన తర్వాత అందులో చికెన్ వేసి బాగా మగ్గించిన మగ్గించి మూత పెట్టిన మూత పెట్టిన తర్వాత మంచిగా ఇంకా మగ్గింది మంచిగా చికెన్ తొందరగా ఉడుతుంది కాబట్టి మంచిగా మగ్గింది మగ్గిన తర్వాత తీసి మళ్ళీ కొంచెం

కొంచెం సాల్ట్ వేసిన మంచిగా కాగింది దాంట్లో మంచిగా వేగిన తర్వాత మళ్లీ మాడిపోకుండా లైట్గా కొంచెం ఆనియన్స్ వేసిన కొంచెం క్యారెట్ జీడిపప్పు ఇప్పుడు వేసిన మంచిగుంటుంది బాగుంటుందని టేస్ట్ మంచిగా ఉంటుందని వేసిన వేసిన తర్వాత ఈ మంచిగా కాగిన తర్వాత వాటర్ పోసిన వాటర్ పోసి మంచిగా వాటర్ మసిలే అంతవరకు

వాళ్లను సాటిస్ఫై నేను చేయాలి వాళ్లని అడిగి కనుక్కొని వాళ్లని చెయ్యకుండా చేసి వాళ్ళని మంచిగా తృప్తి పరచాలి మంచిగా పుష్టిగా తినేలాగా చూడాలి చెప్పి చేసిన చేసిన తర్వాత ఏం చేసినానంటే కొద్దిగా చల్లగా అయినప్పుడు మా మామయ్య వాళ్ళని అందరిని చేతులు కడుక్కోమని చెప్పి మొహం కాళ్లు చేతులు కడుక్కోమని చెప్పి వాళ్ళకి వడ్డించినా నేనే అందరికీ దాంతోపాటు వాళ్లకి వడ్డి వడ్డించేటప్పుడు ఇంకా ఏవైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో దాంతోపాటు ఇంకొంచెం కూల్ డ్రింక్స్ అన్ని ఇంకా స్నాక్స్ అయినా తీసుకొని వచ్చిన టెక్ట్స్ దాంతోపాటు తినుకుంటూ వాళ్లు తాగుతారు కొంచెం తినుకుంటూ తాగినారు కొంచెం ఇంకా కూల్ డ్రింక్స్ మిగిలి ఉంది వాళ్లు తాగి కొద్దిసేపు పడుకున్నారు పడుకున్న తర్వాత వంటలన్నీ మంచిగా మెచ్చుకున్నారు ఇంకా వంటలు చాలా బాగున్నాయి మంచిగా చేసినావు నీకు ఆల్రెడీ వంటలు కూడా వచ్చా ఇంత బాగా వచ్చా అని మెచ్చుకుండే నా కల నెరవేరింది ఇంకా ఇంకా వాళ్ళు తృప్తిగా తిన్నారు ఇంకా నన్ను పొగిడినారు ఇంకా మంచిగా మెచ్చుకున్నారు దాన్నిబట్టి ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మంచిగా సంతోషంగా ఫీల్ అయిన చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా అట్లాగే వాళ్ళు కొంతసేపు దాగి ముచ్చట్లు ఆడుకుంటా వాళ్లకు వాళ్లు కొద్దిసేపు నవ్వుకొని బాధపడి మెచ్చుకొని ఇంకా నా పెళ్లి గురించి మాట్లాడి కాసేపు అలాగే పడుకున్నారు ఇంకా ఆ నెక్స్ట్ డే ఏమైందంటే నేను పడుకునే టైంలో నేను గిన్నెలన్ని క్లీన్ చేసిన విస్త రాకులన్నీ తీసుకొని మళ్ళీ అవన్నీ కర్రీ ఒక దాంట్లో తీసి పెట్టి రైస్ ఒక దాంట్లో తీసి పెట్టి మజ్జిగ చేస్తానని చెప్పింది కాదు కదా అది కూడా ఒక దాంట్లో తీసి పెట్టి

బయట ఊడ్చి పెట్టుకున్న ఇంకా అంతా తర్వాత ఇంకా వాళ్ళు లేచేలోపు మంచిగా బ్రష్ అయిన తర్వాత స్నాక్స్లాగా చేద్దాం అని చెప్పి టీ చేసిన టీతో పాటు టీ కూడా మంచిగా చేసిన అది కూడా ఎట్లా అంటే మంచిగా గేదె పాలు తెచ్చి బాగా మసిలిన తర్వాత ఛాయ్ పత్తా టీ పొడి అయిపోయింది టీ పొడి వేసి మంచిగా పంచదార వేసి కాగబెట్టి ఇంకా షుగర్లెస్ వాళ్ళకి కొంచెం తీసిపెట్టిన మామయ్య షుగర్ ఉన్నది తాగడు కాబట్టి తీసి పెట్టిన సపరేట్గా మళ్ళీ కొంచెం షుగర్ వేసి కాగబెట్టిన మంచిగా తిన్నాడు మంచిగా మంచిగా వాళ్లు కొంచెం స్నాక్స్ చేసి ఉంటే అవి ఏమంటారు సగ్గుబియ్యం లడ్డు అని ఉంటుంది సగ్గుబియ్యం లడ్డు చేసినా చాలా బాగా వచ్చిందది ఎట్లా అంటే నార్మల్గా మనం సగ్గుబియ్యం ఎట్లా పాయసం చేసుకుంటామో అట్లానే మంచిగా చక్కెర పాకం పట్టి ఇవైతే సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి అవి నానిన నానిన తర్వాత అంట్లు తోముకునేటప్పుడు వాళ్లు పడుకునే ముందు నానబెట్టాను అనమాట ఇవి ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం వాళ్లు ఈవినింగ్ వరకు ఉంటారు కదా అని చెప్పేసి ఈ స్నాక్స్ చేద్దామని చెప్పి స్నాక్స్ చేసేసిన అనమాట ఎట్లా అనంటే ఇది ఉంటుంది కదా నార్మల్గా సగ్గుబియ్యం బియ్యం నానబెట్టినప్పుడు సగ్గుబియ్యం కూడా నానబెట్టిన ఈవినింగ్ స్నాక్స్ కూడా యూస్ అవుతాయని నానబెట్టిన తర్వాత ఇవన్నీ తోమేసుకున్న అప్పుడు వరకు నానిపోయినాయి ఇంకా ఏమి రెస్ట్ తీసుకోలేదు అవన్నీ తలుచుకుంటా మాట్లాడుకుంటా వాళ్ల మాటల్లోనే సంతోషం నిండిపోయింది ఇంకా ఇంకా వాళ్ల వల్లనే చేసిన నంటే ఏదైతే ఉందో మంచిగా సగ్గుబియ్యం నానిన తర్వాత చక్కెర పాకం పట్టిన పాకం పట్టి అందులో అంతకుముందు పాకం కాగి ఉంది ఇంకొక పాకం ఇంకో రైట్ సైడ్కి చిన్న గ్యాస్ మీద జీడిపప్పు పిస్తా ఇంకోటి కిస్మిస్ బాదం పప్పు ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా నెయ్యిలో వేయించుకొని వేయించుకున్న తర్వాత తీసుకొని మంచిగా పక్కకు పెట్టుకున్న గో జస్ట్ గోధుమ రంగులోకి వచ్చేవరకు పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా చెక్కర పాకం కాగిన తర్వాత

యాలకుల పొడి వేసి మంచిగా కలిపిన ఇంకొక పది నిమిషాలు అట్లనే ఉంచిన తర్వాత మగ్గిన మగ్గిందా లేదా చూసిన ఇంకొంచెం పలుకు ఉన్నది ఆ టైంలోనే డ్రై ఫ్రూట్స్ వేసిన వేసి మంచి కలిపి తర్వాత ఇంకా మళ్ళీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచిన మంచిగా మగ్గింది మగ్గిన తర్వాత అంతలోపు వాళ్లు లేచినారు వాళ్ళకి లేపి మా రిలేటివ్స్ అందరినీ లేపి ముఖం కడుక్కోమని చెప్పిఇంకా ఫ్రెష్ అవమని చెప్తే అందరూ మంచిగా ఫ్రెష్ అయినారు వాళ్లకు టీ పోసి తర్వాత స్నాక్స్ మంచిగా బౌల్లో వేసిస్తే తిన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇవన్నీ వంటకాలతో పాటు మంచిగా స్నాక్స్ మంచి పద్ధతి గల పిల్ల అని చెప్పి చాలా మెచ్చుకున్నారు మళ్ళీ ఇవన్నీ గిన్నెలు కడిగి మళ్ళీ వాళ్ళకి మంచి పొగడ్తలు నేను అందుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వాళ్లకి మెల్లగా సాగనంపాలి కాబట్టి పోతా అంటుంటే జస్ట్ వాళ్లకి లాస్ట్గా ట్రీట్ ఇచ్చేసి పంపించేయాల్సి వచ్చింది చాలా వాళ్లు పోయిన కూడా నేను రోజంతా హ్యాపీగా ఫీల్ అయినా ఆ నెల మొత్తం ఒక నెల రోజులు మొత్తం వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయిన వచ్చిన వాళ్ళకి ఇంకెవరికైనా ఇలాగే ఉండి పెట్టాలి అని చెప్పి చాలా తల్చుకున్న మా మమ్మీ కూడా వాళ్ళు కాల్ చేసి చెప్పినారు మీ బుజ్జి మంచిగా వండింది ఇంట్లో పద్ధతులు నేర్పించినారు మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ ధైర్యంతోనే ఉంది నా మీద